హలో చెప్పండి మ్యామ్ అవును మ్యామ్ ప్రాన్స్ బిర్యానీ ఫేమస్ మ్యామ్ ఈరోజు ఫెస్టివల్ ఆఫర్ క్రింద బై టూ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ నడుస్తుంది మ్యామ్ కన్ఫామ్ మ్యామ్ ఓకే మ్యామ్ మీ రూం నెంబర్ చెప్తారా మ్యామ్ ఓకే మ్యామ్ కన్ఫామ్ చేస్తాను థ్యాంక్ యూ మ్యామ్